తెలుగు ప్రజలకు వివిధ ఇంటి పేర్లు ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఇంటి పేర్లు వంశ పరంగా వచ్చేవి ఒక నిర్దిష్ట కులం లేదా గోత్రానికి చెందిన వానిని సూచిస్తాయి అంతే కాకుండా కొన్ని ఇంటి పేర్లు వృత్తి ప్రాంతం లేదా ప్రత్యేకమైన సంఘటనలకు కూడా సంబంధం కలిగి ఉంటాయి వివరణ గోత్రం ప్రతి కులం లేదా వర్గానికి చెందిన వారు ఒక నిర్దిష్ట గోత్రానికి చెందినవారు ఆ గోత్రం పేరు ఇంటి పేరుగా ఉపయోగించబడుతుంది వృత్తి కొన్ని ఇంటి పేర్లు పూర్వికుల వృత్తిని సూచిస్తాయి ఉదాహరణకు కమ్మరి జంగి వంటి పేర్లు ప్రాంతం కొన్ని ఇంటిపేర్లు ఆ వ్యక్తి లేదా వారి పూర్వీకులు నివసించిన ప్రాంతాన్ని సూచిస్తాయి ఉదాహరణకు నల్లా కూనూరు వంటి పేర్లు ప్రత్యేకమైన సంఘటనలు కొన్ని ఇంటి పేర్లు కుటుంబం యొక్క ఒక్క ప్రత్యేక సంఘటన లేదా వ్యక్తిని గౌరవించేందుకు ఉపయోగించబడతాయి ఇంటి పేర్లను ఉపయోగించడంలో తెలుగు సంప్రదాయం ప్రకారం వ్యక్తి పేరుకు ముందు ఇంటి పేరును మరియు ఆ తర్వాత వ్యక్తి పేరును ఉపయోగిస్తారు తెలుగు వారి ప్రత్యేకత వారి ఇంటి పేర్లు ప్రతి తెలుగు వాడికి పుట్టుకతో వచ్చేది ఇంటి పేరు నిజం చెప్పాలి అంటే ప్రతి తెలుగు వాడికి ఉండే వంశ నామం ఇంగ్లీషులో సర్నేమ్స్ అంటారు బారసాల నాడు పెట్టే పేరు మనిషి పేరుగా చలామణి అవుతుంది ఈ పేరు బారసాల నాడు పెట్టిన పేరు ఇంటి పేరు తర్వాత వస్తుంది ఈ మధ్యకాలంలో బారసాల నాడు పెట్టిన పేరు మొదట ఇంటి పేరు తరువాత వచ్చేలా ఉత్తర భారత దేశంలోని ప్రజలు యూరప్ అమెరికాలోని ప్రజలు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు యువతరం మార్చుకుంటోంది మన తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు ప్రాశ్చాత్యులు ఉత్తర భారతీయుల వలె ఈ ఇంటి పేర్లు మార్పు సైనిక విభాగాలైన ఆర్మీ నెవీ యూరో ఫోర్స్ అమెరికాలో ఉన్న తెలుగు వారిలోనూ కంప్యూటర్ రంగంలో ఉన్న యువతరం వారిలోనూ కనిపిస్తుంది ఇంటి పేరు తరతరాలుగా మారకుండా ఉండి వారి యొక్క వంశ నామముగా ఉంటుంది తమిళులకు ఇంటి పేర్లు లేవు వారి తండ్రి పేరే వారికి ముందు ఉంటుంది తరువాత వారి బారసాల నాడు పెట్టే పేరు వస్తుంది ఎక్కడైనా